డెబ్బై ఎనిమిది నాలుగు వందల తొంభై నాలుగు తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది పదివేల ఐదు వందల నలభై ఆరు తొంభై ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది